నేను మొన్న మార్కెట్లోకి కొత్తగా ఒక క్రీమ్ వచ్చిందని సీసీ క్రీమ్ అని కొన్నాను అది మా ఫ్రెండ్ చెప్పింది ఇలా వచ్చిందని నేను ఆ క్రీమ్ అనేది తీసుకున్నాను ఆ సిసి క్రీము ఫేస్కి యూస్ చేస్తారు అది నేను ఒకసారి అప్లై చేశాను ఫేస్కి దానివల్ల నా ఫేస్ అంతా చిన్నగా ఫస్ట్ రెడ్గా అయింది అలా అలా చిన్న చిన్న మొటిమల్లా వచ్చేశాయి నా ఫేస్ అంతా పాడైపోయింది అది వేసుకోవడం వల్ల అందులో కెమికల్ సరే బాలేదు కెమికల్ యూస్ చేశారు నేచురల్ ప్రోడక్ట్ అని చెప్పేసి కెమికల్ యూస్ చేశారు దానివల్ల నా ఫేస్ అంతా పాడైపోయింది దానికి మొటిమలు వచ్చేసాయి ఇంకా ఆ క్రీము చాలా చెత్తగా ఉంది స్మెల్ అయితే చాలా దారుణంగా వస్తుంది బ్యాడ్ స్మెల్ వస్తుంది ఇంకా చెప్పాలంటే ఆ క్రీమ్ గురించి అది రాసుకుంటే చాలా జిడ్డుగా ఉంది అది ఫేస్ వాష్తో వాష్ చేసిన ఆ జిడ్డు పోవట్లేదు అందులో ఏదో ఆయిల్ కలుపుతున్నారు మిక్స్ చేశారు అందువల్ల ఆ క్రీమ్ అనేది చాలా జిడ్డుగా ఉంది అందుకనే ఆ క్రీమ్ రాసిన వెంటనే పింపుల్స్ అన్నీ వచ్చేస్తున్నాయి ఆయిలీ ఫేస్ అయిపోతుంది ఇంకా అది బయటకు వెళ్లేటప్పుడు అసలు రాసుకున్నామంటే ఆయిల్ ఫేస్ అంత జిడ్డు జిడ్డుగానే ఉంటుంది ఇంకా ఆ ప్రోడక్ట్ అనేది ఆ సీసీ క్రీమ్ అనేది పింక్ కలర్లో ఉంటుంది అది చాలా బాలేదు